నేను ఏంటంటే మా తమ్ముడు పూ వాడు డ్రీమ్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ మంచి సాఫ్ట్వేర్ జాబ్ రావాలి వాడు మంచిగా సెట్ అవ్వాలి మంచి ఇళ్ళు కొని ఇళ్ళు కట్టించాలి అన్నది వాడి డ్రీమ్ అందుకని వాడు ప్రతి ఒక్కరోజు కష్టపడి చదువుతూ ఉంటాడు అందుకే నేనే నేను అనుకునేది ఏంటంటే వాడు అనుకున్నట్టుగా వాడి ఎంపీసీ ప్రెసెంట్ చదువుతున్నాడు కాబట్టి వాడు ఎంపీసీ కంప్లీట్ అయిపోయి వాడు తర్వాత వాడు బీటెక్ చేద్దాము అని అనుకుంటున్నాడు బీటెక్ చేసాక వాడికి సాఫ్ట్వేర్ జాబ్ రావాలి వాడు మంచిగా సెట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అలాగే ఏంటంటే అలా సెట్ అవ్వడం వల్ల వాడు కూడా మంచిగా హ్యాపీగా ఉంటాడు అని అనుకుంటున్నాను